మా వంటింట్లో ఎక్కువగా కరెంట్ ద్వారా ఉపయోగించే వస్తువులు మిక్సీ గ్రైండరు ఓవెన్ ఫ్రిడ్జు కరెంటు పొయ్యి మే నేను ఎక్కువగా వాడుతాను ఎందుకంటే పాత రోజులతో పోలిస్తే ఈరోజుల్లో చాలా మార్పు అనేది జరిగింది ముఖ్యంగా చెప్పుకోవాలంటే పాత రోజుల్లో కరెంట్ అనేది తక్కువ అపుడు కరెంటు కూడా ఉండేది కాదు కానీ ఈ రోజుల్లో మనకు కరెంట్ అనేది అందుబాటులో ఉంది ఇంకా మనం పనిచేసుకోవడానికి వీలుగా అనేకమైన వస్తువులను అయితే టెక్నీషియన్స్ కనిపెట్టారుమాట కనుక ఇవి ఎక్కువగా మేం వాడతాం కానీ మా అమ్మమ్మలు ఒకటైతే ఎక్కువగా రుబ్బురోళ్ళు సందుకళ్ళు ఇంక తిరగళ్ళు ఎక్కువగా యూజ్ చేసేవారు ఎందుకంటే అప్పుడు కరెంట్ అనేది లేదు అప్పుడు మిక్సీ గ్రైండర్ గ్రై గ్రైండర్లు ఇటువంటివి లేవు కనుక వాళ్ళు మా పెద్దలు అవి వాడేవారట ఎందుకంటే ఈరోజుల్లో అయితే చాలామంది ఉద్యోగాలు చేసుకోవడం వల్ల చాలామంది పిల్లలు గట్టా స్కూల్కి పంపించుకోవడానికి ఎన్ని పని ఒత్తిడి ఎక్కువగా ఉంటందో ఉన్న ఉంటుంది కనుక అందరూ ఎక్కువగా ఈ ఈ మిక్సీ గ్రైండర్లు ఓవెన్లు ఇలాంటి వాటిమీద ఆధారపడవలసి వస్తుంది మాట ఆ రోజులతో పోలిస్తే ఈ రోజుల్లో చాలా తేలిగ్గా మనం ఏ పనినైనా సులభంగా చేసుకోచ్చుమాట ఎంత కష్టతరమైన పనైనా ఈ రోజుల్లో మనం సులభంగా చేసుకోవచ్చనే మనం చెప్పుకోవచ్చు ఆ రోజుల్లో అయితే పని అనేది చాలా రోజులు పట్టేది చేసుకోవాలంటే సపోజ్ మనం పప్పు రుబ్బుకోవాలనుకుంటే ఇంచుమించు ఒక రెండు గంటలు మూడు గంటలు పప్పు అనేది రుబ్బురోట్లో రుబ్బుకోవాలి కానీ ఈరోజుల్లో మనకు అందుబాటులో అన్నీ ఉన్నవి కనుక గ్రైండర్లో వేసేస్తే పప్పు ఒక గంట ఒక అరగంటలో మనకు పప్పు అనేది ఫినిష్ అయిపోతుందిమాట అప్పుడలా ఉండేది కానీ ఆ రోజులతో పోలిచి చూస్తే ఈరోజుల్లో చాలా మార్పులనేవి అయితే జరుగుతూ ఉన్నాయి